హలో వినిపిస్తుంది చెప్పండి నేను ఆఫీస్లో ఉన్నా అండి ఆహా లేదండి ఖాళీగానే ఉన్నాను చెప్పండి అదే అండి శాలరీ కొంచెం లేట్ అయింది శాలరీ పడట్లేదు శాలరీ వస్తే ఇద్దామనే చూస్తున్నాను శాలరీ వ రాగానే శాలరీ రాగానే మీకు ఇచ్చేస్తాం సరేనండి నెక్స్ట్ మంత్ నుంచి ముందే ఇచ్చేస్తాను అండి ఈ మంతే నాకు కొంచెం ఇబ్బంది అయ్యంది శాలరీకి అది కూడా ఇంకా ఆఫీస్ వారు సరిగ్గా ఇవ్వకపోవడానా ఇబ్బంది అవ్వడానా ఇలా జరిగిందండి ఇచ్చేస్తాను అండి నేను మీ శాలరీ సరే అండి వాటర్ది కొంచెం ట్యాప్ లీక్ అవుతోంది అది కొంచెం చూస్తారా అండి సరే అండి టైల్స్ కూడా అక్కడక్కడ పగిలాయి ఇంకా ఎలక్ట్రిసిటీది కూడా బల్బులు అవి పని చేయట్లేదు కొంచెం అది కూడా కొంచెం చూపిస్తే బాగుంటుంది సరేనండి సరే అండి సారీ అండి ఈసారి మీది శాలరీ కొంచెం రెంట్ లేట్ అయినందుకు ఎందుకంటే నాకు శాలరీ పడలేదు అందుకనే కాస్త లేట్ అదే ప్రతిసారి ఇంకా కడతా కదా ఇంక ఈసారి కొంచెం లేట్ అయ్యంది ఏమనుకోకండి సరేనా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి టైంకే పే చేస్తామండీ చూశారుగా మీరు కూడా ఇన్ని ఇన్ని మంత్స్ నుంచి టైంకే పే చేసుకుంటూ ఉన్నా కానీ ఇప్పుడే లేట్ అయ్యంది కొంచెం అ ఇంకా అది కూడా నాకు ఆఫీస్ స్ట్రెస్లో ఉండడానా నేను కూడా ఇంకా ఎక్కువ పట్టించుకోలేదు నెక్స్ట్ మంత్ నుంచి మీరు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు లేండి నేనే మీకు పే చేస్తాను రెంట్ ఓకేనా